ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులు వినోదకరంగా ఎంపికలు చేసుకోవడానికైతే నేను ముఖ్యంగా అనుకునేది మాత్రం పారాషూట్ ల్యాండింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ పారాషూట్ మీద మనం ఫ్లై చేసేటప్పుడు ఎగిరేటప్పుడు మనకి ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది అలాగే మనం ఒక సాహసం చేసామని అనిపిస్తుంది అలా అనిపించడానికి ఏంటంటే ఇప్పుడు మనం అలా చేస్తే కనక ఇప్పుడు సపోజ్ మనం దాని మీద నుంచి కింద పడితే మనకి ఏదో ఒకటి అవ్వడం జరుగుతుంది మనం బ్రతుకుతామొ లేదో కూడా చెప్పలేము అలాగా అది పెద్ద సాహసం అనైతే నేను చెప్పగలను అది పెద్ద సాహసమైన క్రీడని కూడా నేను చెప్పగలను అలాగే ఇంకా ఏంటంటే అది జాగ్రత్తగా ల్యాండ్ అవ్వాలి కొంచెం తేడా అయినా సరే అది స్లిప్ అయినా ఏం జరిగినా సరే చిరిగిన ఏం జరిగినా సరే ప్రాణానికి మాత్రం ప్రమాదం అలాగా ఇది మనం సాహసానికి తగ్గట్టుగా ఉంటుంది ఇదిని ఒక సాహస క్రీడని మాత్రం నేను చెప్పగలను